మేము పక్షులు చూడటానికి ఒక లొకేషన్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే మేం ఆటో తీసుకోని వెళ్ళాలి అక్కడ అనేక అది నేల పట్టు నేల పట్టంటే కొంగలు పక్షులు అనేక రకములు పక్షులు ఉంటాయి అక్కడ ఇంకా కొన్ని కొన్ని వస్తాయి అప్పుడు మేము పిల్లలతో కలిసి ఆ లోకేషన్కి వెళ్ళాలంటే ఆటోనో కారో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అప్పుడు అవి చూసుకోని అక్కడ చాలామంది వస్తుంటారు ఒక్క సంవత్సరంలో ఒక నెలలో ఒకసారి సంవత్సరం పోతూ ఉంటారు వస్తూ ఉంటారు మేము వెళ్తాం మా కుటుంబ సభ్యులు వెళ్తాము ఇంకా వేరే వాళ్ళ కుటుంబం సభ్యులు వెళ్తారు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగటము అక్కడ ఆ పక్షులను చూడటము అక్కడ ఆనందించటము జలపాతంలో మునగటము అవన్నీ బోట్లు ఎక్కటము బోట్లలో తిరగటము చూస్తాము ఇదే మాకు ఇష్టమైన లొకేషను ఎందును బట్టి